ఏడాది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాదు మూడు వందల అరవై ఐదు అవకాశాలు వాటిని సద్వినియోగం చేసుకోవాలి చేయాలనుకున్నది ఏదో ఇప్పుడే చేసేద్దాం సాధించాలనుకున్న దానికి వెంటనే పునాదులు వేసేద్దాం ప్రతిక్షణం తృప్తితో జీవించేద్దాం అలా చేయాలంటే మనకో దిక్సూచి కావాలి మనల్ని ముందుకు నడిపే చోదక శక్తి కావాలి ఈ కోట్ నా జీవన శైలికి చాలా దగ్గరగా అనిపిస్తుంది